టెక్నాలజీలో ముందున్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన భారత దేశం ఎన్నో స్థానంలో ఉందంటే నలభైవ స్థానంలో ఉంది మనకున్న నూట ముప్పై రెండు దేశాల్లో మన భారతదేశం నలభైవ స్థానంలో ఉంది మనం అగ్రస్థానానికి చేరుకోవడానికి వచ్చే అడ్డంకులేంటంటే చేరుకోవడంలో వచ్చే అడ్డంకులు ఏంటంటే అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణుల కొరత పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడి తక్కువ అని మన పరిశోధన మన అభివృద్ధిలో పెట్టుబడి కన్నా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ చైనా జపాన్ ఇట్లా వీటన్నిటికి కొంచెం ఎక్కువ పెట్టుబడులున్నాయన్నమాట మనకున్న దాని కన్నా మన దేశంలో ఉన్నవాటి కన్నా వాళ్ళకింకా ఎక్కువున్నాయ్ ప్రభుత్వంలో వివిధ వివ వివాదాలు కానీ ఏదైనా కానీ ఇట్లాంటివి మనకి కొంచం తక్కువ అవ్వడం వల్ల మన దేశంలో టెక్నాలజీ కొంచెం తక్కువ అయిపోయిందన్నమాట దీనికి కారణాలు కూడా అదే మళ్ళీ ఆర్థిక పరిమితులయ్యుండొచ్చు ఎందుకంటే మనం పెట్టుబడులు మనం డబ్బులు కొంచెం తక్కువ పెడతాం దాని మీద కాబట్టి టెక్నాలజీ మీద అట్లా మనక్కొంచెం తక్కువ తక్కువ అయ్యిపోయినాం మనం నలభైవ స్థానానికి వచ్చేసినాం మనం కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టుంటే మనం కూడా ఎక్కువ పరిశోధనలు చేసుంటే మనం మనకి కూడా ఎక్కువ నిపుణులం ఉండుంటే మనం కూడా మంచి మంచి స్థానంలోనే ఉండేవాళ్ళమేమో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి చైనా జపాన్ జర్మనీ ఇట్లా ఇవన్నీ కొంచెం ఎక్కువ స్థానంలో ఉన్నాయి మనకన్నా అవి మంచి స్థానంలో ఉండి మంచి అభివృద్ధి చెందుతున్నాయి అన్నీ దేశాలు మనకి కొంచెం టెక్నాలజీ తక్కువ ఉండడం వల్ల మనకి అభివృది తక్కువైపోయింది మన టెక్నాలజీ తక్కువైపోయింది